పాత్రలని మనమెప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పాత్రలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం పాత్రలని ఏవిధంగా ఏవేవి వాడి శుభ్రంగా ఉంచుకోవాలి జిడ్డుగా ఉన్న పాత్రలని ఏవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనంటే పాత్రలు మనం వాడేటప్పుడు గలీజ్గా అయిపోతాయి కొన్ని అన్నము వండేటప్పుడు మాడిపోతాయి కూరలు వండేటప్పుడు మాడిపోతాయి అప్పుడు ఆ పాత్రలు నల్లబడతాయి అప్ ఆ టైంలో పాత్రలను ఎలా శుభ్రం చెయ్యాలి ఏ వాటితోని శుభ్రం చేయాలి అనంటే నిమ్మకాయ వాడుతారు

ఉప్పు వాడుతారు మట్టి వాడుతారు విమ్ వాడుతారు చింతపండు కూడా వాడుతారు ఈ ఇవి వాడడం వల్ల మన పాత్రలు చాలా శుభ్రంగా ఉంటాయి చాలా శుభ్రంగా అవుతాయి ఆ విధంగా మనము ఫస్ట్ ఒక పాత్రని తీసుకుని ఆ పాత్రకి మట్టి కానీ నిమ్మకాయకానీ విమ్ కానీ తీసుకుని బాగా రుద్దవలెను ఆ టైం సమయంలో ఆ పాత్రలు చాలా చాలా నీట్గా ఉంటాయి అప్పుడు మన పాత్రలు చాలా శుభ్రంగా ఉంటాయి జిడ్డుగా ఉండే ఎలాంటి పాత్రలు జిడ్డుగా ఉన్న పాత్రలు కానీ మాడిపోయిన గిన్నె కానీ ఏ గిన్నెనయినా ఏ పాత్రనైనా శుభ్రంగా ఉంటుంది అలా శుభ్రంగా మనం రుద్దుకోవాలి